అవును నేను యోగా తరగతులకు వెళ్ళాను తరగతిలో అనుభవం ఇంట్లో నా అభ్యాసానికి అనేక విధాలుగా భిన్నం భిన్నంగా ఉందని నేను కనుగొన్నాను బోధకుని మార్గదర్శకత్వం తరగతిలో నా అమెరికను సరిచేయడానికి మరియు అవసరమైన విధంగా భంగిమలను సవరించడానికి నాకు సహాయపడే బోధకుడి మార్గదర్శకత్వం నాకు ఉంది నేను ఇంకా యోగ యొక్క ప్రాథమికాలను నేర్చుకుంటున్నందున ఇది ఒక అనుభవసూన్యూడిగా నాకు చాలా ఉపయోగకరంగా ఉంది సమూహం యొక్క శక్తి నేను ఇంట్లో ప్రాక్టీస్ చేసినప్పుడు ఉన్న శక్తి కంటే యోగా క్లాస్లో భిన్నమైన శక్తి ఉంటుంది తరగతిలో వారి అభ్యాసానికి కట్టుబడి ఉన్న ఇతర వ్యక్తులు నా చుట్టూ ఉన్నారు